ఆంధ్రప్రదేశ్లో విస్తృత శ్రేణి విశ్రాంతి కార్యకలాపాలు చాలా ఉన్నాయి వినోద కేంద్రాలు చాలా ఉన్నాయి షాప్పింగ్ మాల్స్ చూసుకుంటే సిఎమ్ఆర్ షాప్పింగ్ మాల్ అని ఆకృతి షాప్పింగ్ మాల్ అని తర్వాత జీన్స్ మేలా అని ఇలాంటివి చాలా ఉన్నాయి రెస్టారెంట్లు వచ్చి అమృత రెస్టారెంట్ జెకె రెస్టారెంట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి తర్వాత ఏపిలో పదహారు బారు క్లబ్బులు ఉన్నాయన్నమాట వాటిలో పబ్బులు వచ్చి సిఎంఆర్ షాప్పింగ్ మాల్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ చాలా వినోదాన్ని అందించే కేంద్రాలన్నమాట